సార్ మాది కార్ ఉంది అది కొంచెం ట్రబుల్ ఉంది ఇంజిన్ ఏదో సౌండ్ వస్తుంది చెక్ చేయండి అన్నిటిని ఆఫ్ చేసాను స్టార్టింగ్లో ఇంజన్లో గరగరగర సౌండ్ వస్తుంది మళ్ళీ ఇంజన్ ఆయిల్ చెక్ చేయాలి మళ్ళీ స్టార్టింగ్లో కూడా గ్రిప్ వస్తలేదు మళ్ళీ స్టార్టింగ్లో ఆటోమేటిక్ ఇమిడియెట్ స్టార్ట్ అవ్వడం లేదు కొంచెం లో స్టార్టింగ్ ఉంది సెల్ఫ్ మోటార్ ఒకసారి చెక్ చేయండి మళ్ళీ ఇంజన్ ఆయిల్ కార్బోరేటర్ అలైన్మెంట్ కూడా వీల్ కార్ పోయేటప్పుడు షేక్ అవుతుంది టైర్ షేక్ అవుతుంది ఓకే సార్ ఓకే ఓకే మార్చేయండి ఏమేమి పోయిందో ప్లస్ ఇవంతా చెక్ చేయండి పికప్ ఇన్స్టంట్ పికప్ రావట్లేదు కారు ఓకే ఇది ఇంజన్ ఆయిల్ ఒకసారి చెక్ చేయండి ఏదో మళ్ళీ ఏమేమి ఏమేమి ప్రాసెస్ ఏమేమి ప్రాబ్లెమ్స్ ఉందో జనరల్ ప్రాబ్లెమ్స్ అవి అంతా చెక్ చేసేయండి అంతా చెక్ చేసేసినాక అంతా చెక్ చేసేసినాక ఎంతవుతుంది భయ్యా అని చెప్తే ఒక ఎస్టిమేషన్ అవుతారుగా మేము బిల్ వేసిస్తే మేము అమౌంట్ పే చేస్తాం టైర్స్ అంతా బాగా పోయిందా ఓకే ఆ చేంజ్ చేసేయండి టైర్స్ కూడా మొత్తం ఎస్టిమేషన్ బిల్ వేసేయ్యండి ఎంత అవుతుందో అని కొటేషన్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ థ్యాంక్స్